నేను ఒక ఆఫీసు లో పనిచేసేవాన్ని మా ఆఫీసులో మా యొక్క ఆ సార్ లని కూడా నాకు ఒక ప్రాజెక్టు ఇచ్చేవారు ఆ ప్రాజెక్టు ఒక టైం అనేది ఇచ్చేవారు ఆ టైంలో ఈ ప్రాజెక్టు వర్క్ పూర్తి చేయాలి ఏ ఏ నాకు వెంటనే సబ్మిట్ చేయాలని చెప్పేసి ఇచ్చారు మేం ఆ ప్రాజెక్టు గురించి ఎక్కువ పని ఎక్కువ పనిని ఎదుర్కొనే వాళ్ళు ఎందుకంటే ఆ ప్రాజెక్టు ఏ ఆ టైంలో ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి ఆ ప్రాజెక్టును ముందుగా పూర్తి చేసి ఏదైనా ఉండాలి అనేది చాలా కష్టపడాలి ఆ ఆ ప్రాజెక్ట్ ఆ ఆ యొక్క ఆ యొక్క ఆలోచన విధంగా ఆ ప్రాజెక్టును మనం ముందుగానే తెలుసుకుని ఆ యొక్క వెంటనే ఆ ప్రాజెక్టు మనం చేసి నా సార్కి నేను ముందుగానే వాళ్ళిచ్చిన టైం కాకుండా ముందుగానే నేను పని పూర్తి చేసి ఇచ్చేవాడిని అనమాట ఎందుకంటే ఆ ప్రాజెక్ట్ ముందుగా ఏ విధంగా చేయాలి ఎలా చేయాలి దాన్ని ఏ విధంగా చేస్తే ముందుకు వెళ్ళాలి అనేది ఆ పనిని ముం ముందుగానే ఆ యొక్క సవాలుని ఎదుర్కొని వెంటనే ఆ ప్రాజెక్టు పూర్తి చేసి మా సార్కి ముందుగానే నేను ఆ యొక్క ప్రాజెక్టు వరకు ఆఫీసులో నేను ఇచ్చేసేవాడిని